స్టేషనరీ షాపే చెప్పండి ఓకే ఓకే స్కూల్ బ్యాగ్స్ కావాలా మీకు ఏ కంపెనీ కావాలి ఎంత రేంజ్లో తీసుకుంటారండీ బ్యాగు ఓకే రీజనబుల్ ప్రైజస్లో మంచి క్వాలిటీ కావాలి మీకు అంతే కదా అంటే కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అవి అయితే బాగుంటాయి అంటే చాలామంది మా స్టేషనరీ షాపులో అయితే చాలామంది అవ్వ ఆ బ్యాగ్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు స్కై బ్యాగ్స్ అని అమెరికన్ టూరిస్టర్ అని అలా ఉన్నాయి రీజనబుల్ ప్రైసెస్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది కానీ మీకు కొం ఒకటి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ రాదు కానీ కొన్ని ఎక్కువ బల్క్గా తీసుకుంటే మీకేమైనా డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం మినిమం బిల్ చేసినారు అనుకో డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది మంచిగా ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయి కానీ ఏవైనా సింగల్ తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అదేదో కొన్ని బల్క్ తీసుకున్నారనుకో డిస్కౌంట్ అనేది మంచిగా వస్తుంది స్టేషనరీ ఐటమ్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి మా దగ్గర మీకు ఏది కావాలన్నా మా షాపులో అవైలబుల్ ఉంటాయి అండి మీకే మీ మేము ఏమి మీకే ఒక్కటే కావాలా బ్యాగు అంటే ఒక ఐటెం కావాలా లేకపోతే బల్క్లో ఏమైనా తీసుకుంటారా

ఓకే మీరు మీకు మీరు షాప్కు వచ్చిన తర్వాత మీకు ఏమేం కావాలో అన్ని ఐటెం తీసుకోండి ఓవరాల్ బిల్లు పైన కూడా మీకు డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే ఆ ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ తీసుకోండి ఓవరాల్ బిల్ మీదే డిస్కౌంట్ చేసేస్తాము మేము

ఇక్కడే లోకల్లోనే ఉంటుందండి ఓ ఓకే మ్యామ్ త్యాంక్ యూ